హలో ట్యాక్సీ డైవరేనా అండి నేను మీకోసం ఫైవ్ మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నానండి కొంచెం మీరు ఎంత సేపట్లో వస్తారు మీరు ఎక్కడున్నారో కొంచెం చెప్తారా నాకు ఓకే బస్టాప్ దగ్గర ఉన్నారా ఓకే సార్ ఎంతసేపు పడుతుంది సార్ మీరు ఇక్కడికి రావడానికి ఒకే సార్ అంటే ఒక ఓకే సార్ అంటే ఒక ఒకే సారి నేను ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తాను మీరు కొంచెం త్వరగా వచ్చేటట్టు చూసుకోండి సార్ ఎందుకంటే నేను వచ్చి చాలా సేపు అయింది ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ అయింది ఓకే సార్ థ్యాంక్ యూ త్వరగా రండి కొంచెం ఎక్కడున్నారు మీరు బస్ స్టాప్ దగ్గర ఉంటే మీరు ఈపాటికి వచ్చేయాలి కదా ఓకే సార్ టెన్ మినిట్స్గా ఒకే సార్ థ్యాంక్ యూ త్వరగా రండి సార్ మీరు మళ్ళీ లేట్ అయిపోతుంది నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి వేరే పని ఉంది త్వరగా రండి కొంచెం థ్యాంక్ యూ సార్